స్కూళ్ళో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అయితే మ్యాథమ్యాటిక్స్ సైన్స్ తెలుగు కూడా ఇంకొకటి ఇష్టం లేనిది అంటే అది హిందీ ఈ తెలుగు మ్యాథమ్యాటిక్స్ సైన్స్ ఇవి ఎందుకు ఇష్టం అంటే ఇవి చూస్తూ ఉండగా నాకు మ్యాథమ్యాటిక్స్ అయితే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే మనకి ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది అయి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకి ఇంట్రస్ట్ వస్తుంది అనమాట ఆ ఇంట్రస్ట్ రావడం వల్ల అది నాకు చాలా ఈజీగా అనిపిచ్చింది హిందీ ఎందుకో నాకు ముందునుంచే హిందీ అంటే అంత ఇంట్రస్ట్ లేదు అందుకనే నాకు అది చాలా కష్టంగా అనిపించేది అండ్ ఇంకొకటి నా సంతోషకరమైన జ్ఞాపకం స్కూళ్ళో ఏంటంటే నా స్నేహితులతో ఎక్కువ కాలం నేను వాళ్ళతో ఉండటం అంటే వాళ్ళతో స్పెండ్ చేయటం నాకు చాలా చాలా సంతోషకరమైన సమయం అది మేము ఆడుకోవడం కానీ మా కళాశాలలో చాలా సంతోషంగా అటు ఇటు తిరగటం కానీ ఆ ఇంటర్వెల్ టైంలో స్నాక్స్కి వెళ్ళటం కానీ ఇవన్నీ నాకు చాలా సంతోషకరమైన విషయాలు